మ్యాడమ్ మాకు ఒక ప్లాట్ కావాలి మ్యాడమ్ ఈస్ట్ ఈస్ట్ ఫేస్ అయితే బాగుంటుంది మ్యాడమ్ అవును మ్యాడమ్

నాకు ఫైవ్ నా బడ్జెట్ వచ్చి టెన్ లాక్స్ అమ్మా

అవును మా ల్యాండ్కి హాస్పిటల్ కానీ కాలేజీ కానీ ఏమన్నా ఉన్నాయమ్మా దగ్గరలో

పార్క్ ఏమన్నా ఉంటుందామ్మా

మా బడ్జెట్ అయితే టెన్ లాక్స్ అమ్మా కొంచెం లోను కొంచం మనీ పెట్టి తీసుకుంటాం అమ్మా

అదేనమ్మా అది వాస్తు అంతా వాస్తు పక్కాగా ఉంటుందమ్మా సరేనమ్మా